తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు